మొబైల్ షాపా అండి సార్ మీ మీ షాప్లో ఇప్పుడు వన్ ప్లస్ మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయా యా ఓకే వన్ ప్లస్వి స్టార్టింగ్ ఎంత రేంజ్లో ఉన్నాయి నైంటీన్ నైంటీన్ థౌజండ్ది ఎంత ఓకే కొంచెం ఆ ఫీచర్స్ కొంచెం చెప్పగలుగుతారా నైంటీన్ థౌజండ్ది అయితే మాకు మా టార్గెట్ ట్వంటీ థౌజండ్ అండి ట్వంటీ థౌజండ్లో ఒక మంచి వన్ ప్లస్ ఫోన్ తీసుకుందాం అనుంది ఓకే కెమెరా కెమెరా పర్పస్గానా అండి ఓకే దాని ర్యామ్ ర్యామ్ ఎంత అనేది చెప్పగలుగుతారా లె అంటే సిక్స్ జిబీయా ఎయిట్ జిబీయా నైంటీన్

సిక్స్ వన్ ట్వెంటి ఎయిట్ ఓకే సిక్స్ వన్ ట్వెంటి ఎయిట్లో అంటే ఎయిట్ అయితే ఎంత నుండి ఉన్నాయి స్టార్టింగ్ ఓకే ఇన్సు